హలో పికాక్ రెస్టారెంటా అండి మాకిప్పుడు ఫెస్టివల్ ఉంది కాబట్టి మాకు ఇంట్లో చిన్న ఫంక్షన్ ఉందండి దాని గురించి కాల్ చేసాను మీ రెస్టారెంట్లో ఒక త్రీ టైప్స్ ఆఫ్ స్వీట్స్ తీసుకుందాం అనుకుంటున్నానండి డబుల్ కా మీఠా ఫ్రూట్ సలాడ్ అండ్ కస్టర్డ్ అప్ కస్టర్డ్ ఆపిల్ స్వీట్ ఏదన్నా ఉంటే అది తీసుకుంటాను లేదు అన్నా కద్దు కా ఖీర్ అన్నా తీసుకుంటాను డబుల్ కా మీటా ఈచ్ వన్ వచ్చేసి ఏ టొంటీ ఫైవ్ రుపీస్ పడుతుందా ఓకే ఫ్రూట్ సలాడు ఈచ్ వన్ వచ్చేసి ట్వంటీ రుపీస్ పడుతుందా కద్దు కా ఖీర్ ఫిఫ్టీ రుపీస్ పడుతుందా అండి ఓకే ఓకే అండి అయితే ఈ హండ్రెడ్ మెంబర్స్కి ఎంత పడుతుంది మనకు ఏమన్నా ఆఫర్స్ ఇట్ల ఉన్నాయా అండి ఫెస్టివల్ ఆఫర్స్ కాని ఏమన్నా ఆఫర్స్ ఇట్ల ఉన్నాయా ఆఫర్స్ ఉంటే చెప్పండి నేను డై ఇదీ మీ పికాక్ రెస్టారెంట్లోనే తీసుకుంటానండి మనకు కొంచెం డిస్కౌంట్ కూడా కావలండి హండ్రెడ్ మెంబర్స్ తీసుకుంటున్నాం కాబట్టి ఓకే అండి నేను టూ త్రీ రెస్టారెంట్స్లో తెలుసుకొని మళ్ళీ మీకు చెప్తానండి ఇంట్లో కూడా తెలుసుకొని చెప్తాను ఓకే ఓకే ఓకే మీరు ఒకా ఓకే హండ్రెడ్ మెంబర్స్ తీసుకుంటే ఒక మెంబర్కి ఫైవ్ రుపీస్ లెస్ చేస్తారా అండి